హలో మేడం టూరిస్ట్ ఏజెన్సీస్ చెప్పండి ట్రావెల్ ఏజెన్సీస్ అండి మేము మీరు ఓకే అండి చెప్పండి ఓకే ఓకే అండి ఓకే అండి ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు ఓకే అండి ఇప్పుడు వచ్చేసి మనం ప్రయాణం మీరు ఎప్పుడు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు ఓకే అండి ఇప్పుడు మీరు ఇక్కడ చిత్తూరు దగ్గర ట్రావెల్ ఏజెన్సీ అనేసి కిరణ్ ట్రావెల్ ఏజెన్సీస్ అని ఉంది గాంధీ బొమ్మ దగ్గర అక్కడ వచ్చారంటే మనం మాట్లాడుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం చూశామంటే మేము డ్రైవర్ని పెడుతున్నాము మీకు ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మేము సుమో అలాగ మాట్లాడదామని అనుకుంటున్నాము సుమో అయితే సరిపోతుంది పర్ డేకి అంటే ఇప్పుడు చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదువేలు అండి అక్కడ మీరు టోల్ గేట్లు అవన్నీ మీరు కట్టుకున్నారంటే ఇక్కడ తగ్గుతుంది మీరు కట్టుకుంటారా మేము కట్టాలా మొత్తం కలిపితే మాది ఇరవై ఐదువేలు అండి ఫుడ్ మాత్రం మీది రిమైనింగ్ టోల్ గేట్ ఫీస్ పెట్రోలు డీజిల్ అంతా మాది ఫుడ్ రూమ్ అంతా మీది సపరేటు మీరు ఎక్కడ దింపాలనుకుంటే మేము అక్కడ దింపేసి వచ్చేస్తాము మీరు రూమ్ మీరు బుక్ చేసుకోవాలి ఆ రూమ్ దగ్గర ఆ రెస్టారెంట్ దగ్గర మేము దింపుతాము తగ్గించుకోవాలి అంటే ఆ మీరు టోల్ గేట్ కట్టుకుంటానంటే మేము తగ్గించుకుంటాము సరే అండి మీరు అనుకున్నట్టే ఇరవై మూడు వేలు అండి ఓకేనా అండి మీకు సరే అండి ఇప్పుడు మీరు రేపు ఉదయం వస్తారా ఓకే అండి నా పేరు కిరణ్ మీ పేరు ఓకే అండి చెప్పండి ఉంటాము ఉంటాము అండి ఉంటాము అది వచ్చి మాకు ఇన్ఫర్మ్ చేయాలి మాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి అవునండి ఎక్స్ట్రా తీసుకుంటాము అండి ఇంకా పర్ డే పెరుగుతుంది కదా కాబట్టి డ్రైవరు అక్కడ ఉండాలి మీతో స్టే చేయాలి మరీ మీరు చూసుకోండి చూసుకోండి అంటే చూసుకోండి అంటే ఎలా అండి సరే మీరు అనుకున్నట్టే కానీయండి సరే అండి ఉంటాము ధన్యవాదాలు ఓకే అండి ఓకే ధన్యవాదాలు